మాండలం అంటే ప్రాంతం ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషను మాండలిక భాష అంటారు ప్రతి భాషకు మాండలిక భాష ఉంటుంది అలాగే తెలుగు భాషల్లో కూడా భాష భేదాలు ఎన్నో ఉన్నాయి మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది ఏ ప్రాంతానికి చెందిన భాష భేదమైన తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది మాండలిక భాషను నూన్య ప్రమాణ్యంగా చూసిస్తారు అంటే ప్రధాన భాషకున్న తక్కువగా చిన్న చూపు ఉంటుంది మాండలిక భాష వా వ్యవవాహార ప్రధానమైనది కొందరు మాండలిక భాషల్లో రచనలు చేసిన సర్వజనీనంగా ఉండే అవకాశం తక్కువ మాండలిక భాషను అవగాహన చేసుకోవడం అనేది ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష సంబంధం కలిగినప్పుడు సులభం అవుతుంది ప్రధాన భాషలు పరిసలాల భాషలు ప్రభావం వల్ల భాష స్వరూపం మార్పుకు లోనవుతూ ఉంటుంది ఉదాహరణకు తెలంగాణ తెలుగుపై ఉర్దూ ప్రభావం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది భౌగోళిక పరిస్థితులో ప్రభావం చేత కూడా మాండలిక పధ పదాలు ఏర్పడుతూ ఉంటాయి సముద్ర తీరంలో

మాండలిక భాష భేదాలు ఏర్పడతాయి మన దేశంలో కొన్ని కులాల భాష ప్రత్యేకంగా ఉంటుంది కమ్మరి జాలేరి వడ్డ్రంగి మొదలైన వారి భాష ప్రత్యేకంగా ఉండి వృత్తి మండ మండాలకులుగా వ్యవ వహరింపబడతాయి క్రైస్తవస్తువులైనా తెలుగు భాషకు హిందూ మతస్తులకైనా తెలుగువారు భాషాలు భేధాలు ఉంటాయి